హలో చంద్రకళ రెస్టారెంటా అండి నేను ఒక అరగంట క్రితం ఆర్డర్ చేశానండి నా ఆర్డర్ నెంబర్ ఏంటంటే ఒకటి సున్నా ఒకటి ఐదండి అది నేను కొన్ని ఐటమ్స్ తీసేయాలనుకుంటున్నానండి అది కొన్ని కేగస్ట్రా ఆర్డర్ చేసినట్టు అయిపోయింది ఇక్కడ ఎక్కువ మంది అయిపోయారు నాకు నా ఆర్డర్ ఏం చెప్పానంటే నేను చికెన్ బిర్యానీ ఒకటి వెజజ్ చికెన్ మెజెస్టిక్ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి పన్నీర్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ చెప్పానండి వెజ్ ఐటమ్స్ తీసేయండి నాకు పన్నీరు కర్రీని పన్నీర్ బిర్యానీ ఆ రెండు తీసేస్తే నేను దాన్ని తీసేసి నాకు ఫోన్ ఇక్కడొక డెలివరీ చేసినప్పుడు నాకు క్యూఆర్ కోడ్ పంపించారండి పే చేసేస్తానండి ఆ రెండు కొంచెం డిలీట్ చేసేయండి మార్చాలనుకుంటున్నాను నేను ఆర్డర్ని కావాల్సితే ఎగస్ట్రా నాకు దాంతోపాటు డబుల్ క మీట ఒకటి యాడ్ చేసి పంపించండి ఇవి కాకుండా సరేనండి ఓకే